తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా లభ్యమయ్యే కొన్ని ఆరోగ్య సౌకర్యాలు సేవలు ఏంటంటే ఆసుపత్రులు జిల్లాలో పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఇరవై ప్రైవేట్ ఆసుపత్రులు మరియు పది మందుల దుకాణాలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానంగా ప్రజలకు ఉచిత లేదా చాలా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తారు ప్రైవేట్ ఆసుపత్రిలో మరింత ఖరీదైనవి కానీ అవి మరింత మంచి సేవలు అందిస్తు ఉంటాయి క్లినిక్లు జిల్లాలో వెయ్యి కంటే ఎక్కువగా క్లినిక్లు ఉన్నాయి ఈ క్లినిక్లు సాధారణంగా ప్రధాన ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తాయి వీటిలో మందులు ఇంజక్షన్లు మరియు కొన్ని సాధారణ పరీక్షలు వంటివి చేస్తారు మందుల దుకాణాలు మందుల దుకాణాలకు వస్తే అవి పదిహేను వందలకంటే ఎక్కువగా ఉంటాయి ఈ దుకాణాలు మందులు ఔషధాలు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అన్నీ విక్రయిస్తారు సామాజిక ఆరోగ్య కేంద్రాలు జిల్లాలో వందకంటే ఎక్కువగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తారు వీటిలో పిల్లలు సంరక్షణ మహిళా ఆరోగ్య మరియు కుటుంబ సం క్షేమం ఉంటాయి వీటి గురించి ఎక్కువగా ఇక్కడ శిక్షణ పరీక్షలు జరుగుతు ఉంటాయి దానికి చికిత్స కూడా చేస్తు ఉంటారు ఈ ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు స్థానికులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ప్రతి గ్రామంలో లేదా పట్టణంలో కనీసం ఒక మందుల దుకాణం ఉంటుంది ప్రతి మండలంలో కనీసం ఒక సామూహిక ఆరోగ్య కె కేంద్రం ఉంటుంది ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది కోవిడ్ మహమ్మారి సమయంలో జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ నైన్టీన్ రోగులకు చికిత్స చేయడం తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేశాయి కొత్త వార్డులు మరియు బెడ్లు సృష్టించబడినాయి మరియు కొత్త వైద్యులు మరియు నర్సులు నిర్ణ నిర్ణయించబడినారు వాళ్ళ వల్ల ఇంకా ఆసుపత్రులలో వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా చాలా సులువు అయ్యింది ఆసుపత్రిలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని నిర్ణ నియంత్రించడానికి కూడా చాలా చర్యలు తీసుకున్నారు వీటిలో రోగాలు వేరు చేయడం మరియు సిబ్బంది కోసం తగిన రక్షణను అందించడం వంటివి కూడా ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ సమయంలో అయితే జిల్లాలో ఆరోగ్యాన్ని సౌకర్యాలు మరియు సేవలకు చేయడానికి నర్సులు వంటి వారు చాలా మంది అవసరం అయ్యారు దీనివల్ల వాళ్ళకి కూడా ఉద్యోగాలు పెరిగినాయి అదే విధంగా మనకు చాలా ఎక్కువ అంటే ఆసుపత్రులు కూడా పెరిగాయి కోవిడ్ నైన్టీన్ వల్ల మనకు ఆసుపత్రులు పెరగడం కూడా ఒక మంచి విషయం అని మనం అనుకోవచ్చు